మేము ప్రతి సంవత్సరం స్థానిక కళాకారులు హస్త కళాకారులు ప్రాంతంలో ప్రజలకు ఏవైనా శిబిరాలు సమావేశాలు చాలా ఏర్పాటు చేస్తాం ఇందులో స్థానిక కళాకారులు హస్తకళాకారులను వారిని ఉద్దేశించి వాళ్ళకి వారికి పోటీలలాగా వారికి నైపుణ్యం ఏ విధంగా ఉందో చూపించుకోవడానికి వాళ్ళకు అన్నీ ఏర్పాట్లు చేస్తాం వారు వాళ్ళ చేతితో రాసేటివి చేతితో గీసేటివి అన్ని వాళ్ళ నాలెడ్జ్ని బట్టి గీసిన వాటిని మేము సెలక్షన్లో పెడతాం అక్కడ సమావేశం ఏర్పాటు చేసే ముందు గ్రామ ప్రజలను గ్రామ విద్యార్థులను వాళ్ళందులో పార్టిసిపేట్ అయ్యే విధంగా చేసి వాళ్ళకు వచ్చిన కళను వేరే వాళ్ళకు నేర్పించే విధంగా మేము వాళ్ళను ఉద్దేశించి వాళ్ళందరనీ పిలిపించి అక్కడ డయాస్ మీద కూర్చోబెట్టి ఆ పోటీలో చేస్తాము ఆ పోటీలో ఎవరైతే బాగా హస్తకళా రూపాలు చేసి వాళ్ళకి బాగా అనిపించిందో సెలక్షన్లో పెట్టి వారిని శాలువాతో సన్మానించి వారికి ఇంకా నీతో పాటు ఇంకొక పదిమంది గురువులను నువ్వు కూడా తయారు చేస్తే ఆ పదిమంది గురువులు ఇంకొక వంద మంది గురువులను తయారు చేస్తే సమాజంలో కళారూపం అనేది చనిపోకుండా జీవం పోస్తూ ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తామని వాళ్ళకు మేము

శాలువాతో సత్కరించడమే కాకుండా గ్రామ పురస్కారం ద్వారా ఇచ్చి వారికి మంచి భోజనం పెట్టించి వారిని

ఏ విధంగా హస్తకళా రూపాలు చేయాలి ఏ విధంగా వెయ్యాలి ఏ విధంగా వేస్తే బాగుంటుంది అనేది వారికి నేర్పించగలిగేటట్లు వారిని అక్కడ కూర్చోబెట్టి

మేము వారిని ముందుకు నడిపిస్తూ వారందరికీ కూడా కళారూపం జీవం ఉండాలి కళారూపం చనిపోకుండా ఉండాలి కళారూపంతో ఒక స్కిల్ పెరుగుతుంది ఒక నాలెడ్జ్ పెరుగుతుంది మునుముందుకు తీసుకెళ్తుంది అనే ఉద్దేశంతో

అనేది చాలా మందికి ఇప్పటికీ తెలియదు పిల్లలకు వారికి చూపియాలె దీన్ని చెక్కుతారు దీన్ని చేత్తో వేస్తారు దీనిని ఈ విధంగా ఉంచుతారు అనేది పిల్లలకు చెప్తే వాళ్ళు కూడా ప్రయత్నంలో మునిగిపోయి ఏదో ఒక చిన్న కళారూపం తయారయ్యి వాళ్ళు పెద్దగా అయ్యేవరకు ప్రయత్నిస్తూనే ఉంటారు ఈ కళారూపం అనేది చాలా ముఖ్యమైనదని నేను తెలియజేసుకుంటున్నాను